యోగా సాధన కోసం సాధారణంగా సెషన్కు ఒక గంట సమయం సిఫారసు చెయ్యబడుతుంది మరియు బిజీ షెడ్యూల్లో ఉన్న వ్యక్తులు వారి సమయానుకూలంగా వారి షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని వారు ఉదయం కానీ సాయంత్రం కానీ వారి కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని వారు యోగ సాధన అనేది చెయ్యడం చాలా ముఖ్యం యోగ సాధన అనేది వ్యక్తికి మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి వారి వారి యొక్క ఆరోగ్య స్థితిగతలను మెరుగుపరచడాానికి యోగ అనేది ప్రతి వ్యక్తి జీవితానికి కూడా అవసరం యోగ అనేది నిరంతరంగా మన నిత్యజీన క్రియగా అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది